నేను ఒక గ్యాస్ పొయ్యి కొనుక్కున్నాను కొనుక్కుంటే అది చాలా బాగుంది అనిపించింది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని వాడటం మొదలు పెట్టాం మొదలు పెట్టిన తర్వాత నేను అన్ని వంటలు అన్ని చేస్తూ ఉన్నాను దాని మీద పాలని కూరలని ఆ టీ అని కాఫీ అని అన్నీ చేస్తాం కదండి అవి ఒకసారి నేను అటు ఇటు వెళ్లేటప్పటికీ అది పొంగిపోతుంది ఆ పొంగి పోయేటప్పటికీ అది కొంచెం కిందకి పొంగుతుంది అనేసి దాన్ని శుభ్రంగా కడుగుదాం అనేసి నేను ఇలా ఆ తుడుస్తున్నాను తుడుస్తుంటేనే గ్యాస్ స్టవ్ మొత్తం కలర్ అంతా పెచ్చు పెచ్చులు కింద వచ్చేస్తుంది క్వాలిటీ అయితే బాలేదు అనిపించింది నాకు ఎందుకో అయ్యో ఎంతో కాలం అవ్వలేదు చాలా తక్కువ సమయంలోనే నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్నది ఇలా పాడవుతుంది అన్న బాధ కలిగింది ఇంకా అలాగే ఉంటే ఇంకా అది ఎంతో కాలం మన్నదు అని కూడా నాకు అనిపిస్తుంది మరి కంపెనీ మంచి క్వాలిటీ ఇచ్చి మంచి వస్తువులు ఇస్తే ఇంకా ఆ ప్రోడక్ట్ అనేది నిలబడుతుంది ఆ ప్రోడక్ట్లో మరి తయారు చేసేటప్పుడు అవన్ని చూసుకుంటే అది చక్కగా అది నిలబడుతుంది కంపెనీ అనేది నేను రిచ్ లక్ష్మీ అనే కంపెనీ గ్యాస్ పొయ్యిని కొన్నాను ఆ కంపెనీ వారికి మనవి చేస్తున్నాను కొన్ని ఆ మా సూచనలు పాటిస్తే మీకు ఇంకా ప్రోడక్ట్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న మనవి మీరు చూసుకుని ఆట్ పొయ్యి క్వాంటిటీ క్వాలిటీ క్వాలిటీ ఉండేలాగా క్వాంటిటీకి తగ్గ క్వాలిటీ ఉండేలాగా ఒకసారి చూసుకుంటారని నేను ఆశపడుతున్నాను